అనకాపల్లినా దాని ఎక్కడెక్కడ డెవ అదే దాన్ని ఎక్కడెక్కడ డెవలప్ చేద్దామని

ఆంధ్రలో

మిగిలిన వాటికి కూడా చేద్దాం

డెవలప్ చేస్తే మనకు మంచిది

చేద్దాం డెవలప్ చేద్దాం నేను ఏమంటాను అంటే ఇంక డెవలప్ అయిద్ది ఇక పాపులర్ అయిద్ది కాబట్టి నేను కూడా చేద్దామని అనుకుంటున్నాను

చేద్దాం ఓకే ఓకే ఓకే

ఎంఎల్ఏలను అందరిని పిలవండి

తర్వాత మ సరే అండి